హలో చెప్పండి

చూపిస్తామండి కొన్ని అంటే మీకేమేం ప్లేస్లు కావాలి నన్ను చెప్పమంటారా

ఎన్ని రోజులు ఉంటారు మీరు అక్కడ నాలుగు రోజులా

నాలుగు రోజులు అంటే అక్కడ లాడ్జీలో ఉండాలి ఎంత మంది మీరు వచ్చేది ఒక్కడివేనా ఒక్కడివే అయితే లాడ్జీ మంచం తీసుకోని ఉండొచ్చు లాకర్స్ ఉంటాయి మన బట్టలు సమాన్లు పెట్టుకోటానికి మంచం అయితే డైలీ రెండు వందలు తీసుకుంటాడు లాడ్జీ రూమ్ కావాలంటే నీకు ఆరు వందల నుంచి ఇక పైన ఇక ఆ లాడ్జ్ కెపాసిటీని బట్టి స్టార్ హోటలు అనుకో అవి వేలల్లో ఉంటాయి అవి వేరు అది ఇంకా నీకు చూపించటానికి అయితే నీకు గోల్కొండ బిర్లా మందిరు టాంక్ బండు సాలార్జంగ్ మ్యూజియం చార్మినారు జూ ఇంకా కొన్ని అట్లా ఇంకేవి అయినా కొన్ని చూపించమంటే చూపిస్తాను అలాగ

మీ ఇష్టం వచ్చే ముందు ఒక రోజు ముందు ఫోన్ చేయండి మళ్ళీ నేను బయటికి అక్కడికీ ఇక్కడికి వెళ్ళకుండా ఇంకా చెప్పండి ఇంకేం